నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం నేను ఆంధ్రప్రదేశ్ లో వైజాగులోని అరకులోయను చూడాలి అనుకుంటున్నాను మళ్ళీ అంతేకాకుండా కేరళ వెళ్ళాలి అనుకుంటున్నాను అక్కడ ఉన్న ప్రకృతి అందాలను చూడాలని అకుంటున్నాను మళ్ళీ కేరళలో ఎక్కువగా వాటరు ఉంటాయి కాబట్టి బోటింగ్ అనేది చాలా ఇష్టం నాకు అందులో పడవ ఉంటుంది కాబట్టి ఆ పడవలో స్ట్రీమింగ్ చేసుకుంటూ ప్రయాణిచడం అనేది చాలా ఇష్టం మళ్ళీ ఇంకా తమిళనాడులో కొడైకెనా విజిట్ చేయడం అనేది చాలా ఇష్టం నాకు ఈ ప్లేసెస్ అంటే మస్తు ఇష్టం నాకు ఇవి చూడాలని అకుంటున్నాను ఎందుకంటే ఇవి ప్రకృతికి రిలేటేడ్ గా ఉంటాయి కాబట్టి ఇవి ప్రకృతి అందాలను తెలియచేస్తాయి కాబట్టి నాకు అవి చూడడం అంటే బాగా ఇష్టం మళ్ళీ మేఘాలయాలోని ఆ హైట్ల తీగల వంతెనలు చెట్లతో అల్లుకున్న తీగల వంతెనలు అవి చూడడం అంటే ఇష్టం ఎందుకంటే ఇవి నాకు ప్రకృతిలో ప్రకృతి అంటే చాలా ఇష్టం ప్రకృతి చాలా అందంగా ఉంటాయి అవి మనం ప్రకృతిని ఆహ్వానిస్తూ ఆనందిస్తూ ఉంటే అవి చూడడానికి అసలు చాలా ముచ్చటగా ఉంటుంది కనులవిందులా కనులపండుగలాగా ఉంటాయి అదే ఇంకా రైనీ సీజన్లో అయితే అరకు వెళితే మాత్రం ఆ పొద్దున్న అరకు వ్యూ చూడాలనుకుంటే అరకులోయ అందాలు ఎంత చక్కగా ఉంటాయి అంటే మనం పొద్దున్న వెళ్లినాం అనుకో మొత్తం ఇట్లా స్నో వడుతుంది ఆ ప్రకృతి అనేది మనం ఎంజాయ్ చేయచ్చు ఆ పచ్చని చెట్లు అ చల్లటి గాలి అలాంటి ప్రదేశం అనేది నాకు చాలా ఇష్టం అరకులోయ అనేవి మళ్ళీ ఇంకా కేరళ కూడా ప్రకృతి అందాలు మంచిగా ఉంటాయి ఏనుగులు ఉంటాయి మళ్ళీ పచ్చటి చెట్లు ఉంటాయి అక్కడ మళ్ళి ఇంకా తే ఆకులు టీ ఆకులు అవన్నీ లభిస్తాయి మళ్ళీ ప్రకృతితో ఏకమై ఉంటాయి ఇది పచ్చని చెట్లు ఉంటాయి మళ్ళా అక్కడ ప్రదర్శన అనేది మంచిగా ఉంటుంది మనం ఏనుగులను ఎక్కచ్చు అలా వివిధ విధంగా ఉంటుంది అట్ల చూడడం అంటే మస్తు ఇష్టం మంచిగా ఉంటుంది ప్రకృతి అందాలు అనేవి మంచి పచ్చగా ఉండడంవల్ల ప్రకృతి ఒడిలో ఏకమైనట్టు ఉంటుంది అందుకే నాకు ఈ ప్లేసెస్ విజిట్ చేయడం అంటే చాలా ఇష్టం